నేను గర్వించదగిన విజయం ఏమిటి అంటే నేను నేను తెచ్చుకున్న డిగ్రీని నేను గర్వించదగిన విజయం అని చెప్తాను నాకు చిన్నప్పటినుంచి ఓ ఫస్ట్ ఒకటో తరగతి తర్వాత మరీ తదో పదవ తరగతి అనేది పెద్ద ఎగ్జామ్గా నేను అనుకునేదాన్ని అలాగే నాకు చదవడం అంటే చాలా ఇష్టం తర్వాత నేను ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత నేను ఏదైతే పట్టా అని పొందాను ఇంటర్ తర్వాత అది నేను గర్వించదగిన విషయం అని చెప్తాను ఎందుకు అన్నట్లయితే నేను దీనిలో ఎంతగానో సంతోషిస్తాను కావున నేను గర్వించి తగిన విజయం ఏమి అంటే ఇది నేను చెప్తాను తర్వాత నేను సంపాదించే ఉద్యోగంని నేను గర్వించదగిన విషయం అని చెప్తాను ఎందుకు అన్నట్లయితే నేను చేసే ఉద్యోగం నాకు ఎంతగానో ఇష్టమైనది కావున ఇదే నేను గర్వించదగిన విజయమని ఎంతగానో గర్వంతో చెప్తాను ఎందుకు అన్నట్లయితే నేను నా ఇష్టానుసారంగా చేసిన మొట్టమొదటి పని నా ఇష్టంతో చేస్తున్న పని కూడా ఇదే అని అనుకుంటాను నా సొంతంగా సంపాదించి నేను తెచ్చుకున్న ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టము అందుకే నేను గర్వించదగిన విజయం ఏమి అంటే ఇది అనే చెబుతాను